మా ప్రాంతంలో ఆధిపత్య మతము అనేదాని కన్నా అధిక జనాభా ఉన్నటువంటి మందం హిందూ మతం హిందూ మతం హిందువులకైతే పండగలు ప్రధానంగా సంక్రాంతి దీపావళి దసరా వినాయక చవితి ఈ ప్రధాన పండుగలు ఇంకా చిన్న చిన్న పండుగలయితే మనకి అయ్యప్ప స్వామిది సాయిబాబాది ఇంకా తొలి ఏకాదశి అని ఉగాది ఇవి కూడా చేస్తుంటారు సంక్రాంతి అయితే మూడు రోజులు మూడు రోజులు మొదటి రోజు భోగి అని భోగి మంట వేస్తారు రెండవ రోజు సంక్రాంతని దేవునికి పూజలు చేయటం అవన్నీ ఇంట్లో చేసుకుంటారు ఆ తెల్లవారి మూడో రోజు కనుమ అని కనుమ పండగ చేస్తారు మూడు రోజులు చేస్తారు ఇంకా దసరా అయితే దాదాపు పది రోజులు చేస్తారు దసరా పది రోజులు దుర్గా అమ్మ వారిని రోజు ఒక అవతారంలో పూజలు చేస్తూ ఉంటారు ఒకరోజు ధన లక్ష్మనీ ఒకరోజు వరలక్ష్మనీ ఒకరోజు ధాన్య లక్ష్మనీ ఇట్లా రకరకాల పేర్లుతో ఆ పది రోజులు రోజు ఒక అవతారంలో ఆ దుర్గాదేవిని పూజించడం జరుగుతుంది మళ్ళీ శ్రీరామనవముంది శ్రీరామనవమి అయితే సీతారములు కళ్యాణం అది కూడా దాదాపు ఇంతకముందు నా చిన్నప్పుడైతే తొమ్మిది రోజులు చేసేవాళ్ళు ఇప్పుడైతే ఆ పండగను కూడా మూడు నాలుగు రోజులు ఐదవ రోజు సర్దేస్తున్నారు ఇక వినాయక పండగుంది వినాయక సవితి అందరం చేస్తే పండగైతే ఒకరోజు మాములుగా వీధుల్లో నాలుగు రోడ్లు కలిసిన చోట ఆ ఏరియా వాళ్ళందరూ కలిసి చందాలేసుకుని ఒక పెద్ద వినాయకుడు బొమ్మను పెట్టి ఒక ఐదార్రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు రోజు ఏదో ప్రోగ్రాం పెడతూ ఫలహారం పెడతూ తిరణాలు చేస్తారు ఆ తొమ్మిదిో రోజో ఏడో రోజో నిమజ్జనం చేయడం నిమజ్జనం రోజు కోలాహలంగా కుర్రోళ్ళు జనము అందరూ ఊరేగింపుగా ఆ వినాయకుడిని తీసుకెళ్ళి జల జల నిమజ్జనం చేస్తారనమాట దగ్గరలో చెరువుంటే చెరువు సముద్రం లేకతే కాలువో ఏది వాళ్ళకి దగ్గరగా ఉంటే ఆ ప్రాంతంలో చేస్తారు ఇట్లా సంక్రాంతికేమో కొత్త అల్లుణ్ణి కూతురిని పిలుచుకుంటారు ప్రతీ ఇంట్లో వాళ్ళకి బట్టలు పెట్టి చేస్తారు అట్లాగే దీపావళికి కూడా అల్లుడు కూతుర్ని పిలుచుకుని వాళ్ళకి బట్టలు పెట్టి చేస్తారు దీపావలంటే దాదాపుగా నరకాసుడి యజ్ఞం దహనం చెయ్యటం మందులు కాచ్చటం ఇంటి దగ్గర ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే ఇవి హిందువులయితే ప్రధానంగా చేసే పండుగలు ఇంకా పోతే రెండవదిగా క్రిస్టియానిటీ ఉంది క్రిస్టియన్ మతమైతే వాళ్ళకి సంబంధించిన బైబిలు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు అందులో వాళ్ళు క్రిస్టమస్ ఒకటీనూ ఈస్టరు గుడ్ ఫ్రైడే ఈ మూడు పండగల వాళ్ళు అందులో క్రిస్టమసు ప్రధానమైన పండగ చాలా గ్రాండ్గా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇకపోతే బౌద్ధ మతం అనేది మా ప్రాంతంలో లేదు ఎక్కడో ఒకళ్ళరా ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో చేసుకుంటారు కానీ బయట ఒక సామూహికంగా చేసే పండుగ స్థాయిలో జనం లేరు ఇక్కడ మా ప్రాంతంలో

హిందూ ధర్మంలో అయితే ముస్లిమ్సుంటారు మా ప్రాంతంలో ముస్లిమ్స్ కూడా రంజాను బక్రీద్ రంజాను బక్రీదు వాళ్ళకు అందులో రంజాన్ ప్రధాన పండగ వాళ్ళు నెల రోజులు రోజూ ఉపవాసముంటూ బాగా చేస్తారు హిందూ ధర్మం గురించి హిందూ ధర్మం గురించి చెప్పాలి అనంటే రామాయణం భారతం భాగవతం ఇటువంటి పురాణ కథలు ఇంతకముందైతే పూర్వం ఈ పురాణ కాలక్షేపాలు ఎక్కువండేవి హరికథలు బుర్రకథలు తోలు బొమ్మలాట ఇట్లా ఈ కళల ద్వారా పురాణాల విషయాలు భారతం విషయాలు రామాయణం విషయాలు ప్రజలకి అందించడం కోసం కార్యక్రమాలు తీసుకుని కళారూపాలతో ప్రదర్శించేవాళ్ళు అప్పుడు ఆ గ్రామంలో ఆ దగ్గరలో ఉన్న ప్రజలు అక్కడకెళ్ళి ఆ ప్రదర్శన చూసేవోళ్ళు హరికథ కానీ బుర్రకథ కానీ నాటకం కానీ డ్రామాలు కానీ ఇట్లా నృత్య రూపకాల్లో చూపించేవాళ్ళు ఇవాళ్ళకొచ్చేసరికి టీవీ ప్రభావం ఎక్కువైన క తరువాత ఈ బజార్లో ప్రదర్శించే లలిత కళలు కొంత తగ్గు ముఖం పట్టాయి అనుకోవాలి ఇవాళ టీవీ ప్రభావం ఎక్కువుంది కదా ఇళ్ళల్లోనే సినిమాలు చూసుకోవడం ఇవన్నీ పూర్వమైతే శ్రీరామనమికి ఆ తొమ్మిది రోజులు ప్రతీరోజూ మా ప్రాంతంలో కొన్ని ప్రాంతంలో పెద్ద పెద్ద పందిరులేసి పందిరిల దగ్గర రోజూ ఒక ప్రోగ్రాం ఉంటుంది నాటకం నాటికో బుర్రకధో హరికధో ఏదో ప్రోగ్రాం ఉండేది రామాయణం గురించి ఎక్కువ చెప్తుండేవోళ్ళు అట్లాగే ఈ దసరా అయితే భారతం గురించి దుర్గా అమ్మవారి గురించి శివుడి గురించి ఇట్లా కథలు హరికథలు బుర్రకథలు చెప్తూ ఉండేవాళ్ళు ఈ కళలన్నీ ఈవేళ టీవీ ప్రభావం వచ్చి టీవీ వచ్చిన తరువాత వాటినన్నిటినీ డ్యామినేట్ చేసి ఇళ్ళకే పరిమితం అవ్వడం జరుగుతూ ఉంది

ఇప్పుడేంటంటే ఇళ్ళలో టీవీలో వస్తుంది ఆ రోజు ప్రోగ్రాము ఏ పండగయితే ఆ పండగకు సంబంధించిన ఆ దేవుడుకి సంబంధించిన ప్రోగ్రాము ఆ సినిమా రూపంలోనూ నాటకం రూపంలో టీవీలోనే ప్రదర్శిస్తున్నారు అందువల్ల ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమయిపోయారు సామూహికంగా బయటకొచ్చి బజారుళ్ళో అందరూ ఐక్యంగా చేసుకునే సంస్కృతి ఈవేళ వెనకబట్టిందనుకోవాలి అయితే ఐక్యంగా చేసే సంస్కృతి ఉన్నంత కాలం ప్రజల్లో మానవ సంబంధాలు బలంగా ఉండేవి మనం బజార్లో కలిసినప్పుడు బావ అనో మావయ్య అనో అన్నయ్య అనో పిలుచుకోవడం ద్వారా అందరం కలిసి ఆ ఊరేగింపులో పాల్గొనడం ద్వారా మానవ సంబంధాలు బలంగా ఉండేవి ఈవేళ మానవ సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలుగా మిగిలిపోయాయి అవసరం ఉంటేనే ఆ మనిషిని పలకరించడం లేకపోతేే లేదు